హలో సార్ నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్న జాకెట్ నాకు చాలా లూస్గా ఉంది నేను ఎక్స్ఎల్ ఆర్డర్ చేశాను మీరు నాకు డబుల్ ఎక్స్ఎల్ పంపించారు ఇది నాకు అసలు సెట్ అవ్వదు అండ్ యూస్ కూడా చేయలేను ప్లీజ్ నా ఆర్డర్ని ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటున్నాను నాకు ఎక్స్ఎల్ ప్రాడక్ట్ పంపించండి నేను ఈ ప్రాడక్ట్ మీకు పంపిస్తాను అంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి ఎక్స్చేంజ్ చేసుకొని నాకు ఎక్స్ఎల్ పంపించండి నాకు ఎలాగ యూస్ అవ్వదు ఈ జాకెట్ డబల్ ఎక్స్ఎల్ ప్లీజ్ నాకు ఎక్స్ఎల్ అవసరం ఈ జాకెట్ నాకు అవసరం అలా అని క్యాన్సిల్ చేయలేను నాకు అవసరం అందువల్ల ఎక్స్ఎల్ అదే ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటున్నాను అది ఎక్స్ఎల్ ప్రాడక్ట్ నేను ఎక్స్ఎల్ అనే పెట్టాను మీరు డబుల్ ఎక్స్ఎల్ పంపించారు మీదే పొరపాటు ప్లీస్ నాకు ఎక్స్ఎల్ కావాలి దయచేసి పంపించండి ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఓకే బాయ్